షేర్ మార్కెట్ అనేది మన భారతీయ వ్యవస్థ రంగాన్ని తెలియపరచేది తద్వారా మనం మన భారతీయ వ్యవస్థ ఏవిధంగా ఉంది మన యొక్క రూపాయికి ఏ విలువ ఉంది మనం భారతదేశంలో ఉన్న కంపెనీస్ ఏవిధంగా అభివృద్ధి చెందుతున్నాయి అనేది ఈ యొక్క షేర్ మార్కెట్ ద్వారా మనకు తెలుస్తుంది దానిలో ఉండే ఇండెక్స్ అనే సూచన ద్వారా మనకు కంపెనీ యొక్క ఎదుగుదల ఎలా ఉంది అలాగే అందులో ఎన్ని షేర్స్ అనేవి మనం అమ్మగలుగుతున్నాం ఇవన్నీ ఉంటుంది ఇందులో మనకి డిజిటల్ యాప్లు భారతదేశంలో ఏమిటి అంటే మనకి డిజిటల్ యాప్ ద్వారా కొన్ని రిస్క్స్ ఉన్నాయి అలాగే కొన్ని ఉపయోగకరాలు కూడా ఉన్నాయి ఉపయోగాలు ఏమిటి అంటే మనం టైమ్లెస్ టైమ్ లె మన పనులు అనేది వేగంగా జరుపుకోవచ్చు డిజిటల్ యాప్స్ ద్వారా మనం ఏ ప్రదేశం నుంచి ఏ ప్రదేశానికైనా సరే మన యొక్క ఇన్ఫర్మేషన్ని ఈ డిజిటల్ యాప్స్ ద్వారా షేర్ చేసుకోవచ్చు అలాగే మన ఈ రిస్క్స్ గురించి దగ్గరకి వచ్చే అప్పటికి అందులో మనం అవగాహన లేకుండా మనకి ఆ రంగం గురించి అవగాహన లేకుండా అందులో మనం షేర్ని అనేది పెట్టడంవల్ల మన యొక్క అమౌంట్ని కోల్పోయే అవకాశం ఉంటుంది